భారతదేశం అనేది క్రీడల పట్ల ప్రగాఢమైన ఆసక్తి కలిగిన దేశం ఇక్కడ అనేక రకాల క్రీడలు ప్రసిద్ధంగా ఉన్నప్పటికి కొన్ని క్రీడలు ప్రజల మదిలో ఎంతో ప్రత్యేకమైన స్థానం సంపాదించాలి అనుకుంటున్నాయి మొదటిగా చెప్పుకోవలసింది క్రికెట్ ఇది కేవలం ఒక ఆట మాత్రమే కాదు భారతదేశంలో ఇది ఒక మతంలాగ భావించబడుతుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ క్రికెట్ను ఆసక్తిగా చూస్తారు క్రికెట్లో భారతదేశం అనేక విజయాలు సాధించింది ఈ క్రీడను ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసిన సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోని విరాట్ కోహ్లి రోహిత్ శర్మ హార్దిక్ పాండ్య లాంటి అథ్లెట్స్ దేశంలో అత్యంత ప్రసిద్ధ క్రికెటర్లుగా నిలిచారు క్రికెట్కు తర్వాత ప్రజాధారణ పొందిన క్రీడలు హాకీ బ్యాట్మెంటన్ కబడ్డీ టెన్నిస్ అథ్లెట్స్ హాకీ మన దేశ జాతీయ క్రీడ ద్యాన్ చంద్ లాంటి ఆటగాళ్ళు ప్రపంచ స్థాయిలో భారతదేశాన్ని గొప్పగా ప్రతిని ప్రాతినిత్యం చేశారు ఇటీవల భారత్ మళ్ళీ హాకీలో తన ఆసక్తిని చూపిస్తోంది బ్యాట్మెంటన్ కూడా ఇటీవల చాలా ప్రాచుర్యం పొందింది పీవీ సింధు సైనా నెహ్వాల్ కిందాబి శ్రీకాంత్ లాంటి అథ్లెట్స్ భారత్కు అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించి దేశ గర్వాన్ని పెంచాయి కబడ్డీ కూడా భారతదేశపు స్వసి స్వదేశీయ ఆటగా ప్రసిద్ధి చెందింది ప్రో కబడ్డీ లీగ్ ద్వారా ఈ ఆటకు ఒక కొత్త రూపు వచ్చి యువతలోను ఆసక్తి పెరిగింది అనూప్ కుమార్ అజయ్ ఠాగూర్ వంటి క్రీడాకారులు ఈ ఆటను ప్రజలలోకి తీసుకు వెళ్ళారు అథ్లెటిక్ పరంగా నీరజ్ చోప్రా ఇటీవల ఒలంపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో స్వర్ణ పథకం గెలిచి చరిత్ర సృష్టించారు అలాగే హిమాదాస్ పిటి ఉషా లాంటి అథ్లెట్స్ కూడా భారతదేశానికి ఘర్వన్ గౌరవాన్ని తీసుకు వచ్చారు